నో ఇన్సూరెన్స్ ఏమన్న ఉందా మేడమ్ మీకు మేడమ్ రాంనగర్ ఎస్ మ్యామ్ మేడమ్ మేము సిక్స్ మెంబర్స్ని చేసుకోవాలి అని అనుకుంటున్నాం అంటే నా హస్బెండ్ మా పిల్లలు అత్త మామ

ఓకే

అవునా మేడమ్ ఎన్ని ఇయర్స్ ఉంటే పిల్లలకి ఎల్ఐసీ ఇంకా ఎన్ని ఇయర్స్ లిమిట్ ఉంటుందా ఎస్ సార్ అవును ఓకే ఓకే మ్యామ్ మరి మీరు చెప్పింది మీరు చెప్పింది నాకు అర్థమైంది మీరు డైరెక్ట్గా ఇంటికి వచ్చి తీసుకుంటారా లేదంటే మేము వచ్చి పే చేయడం ఉంటుందా ఓకే సార్ ఓకే మ్యామ్ మేము రేపు చుసుకుంటాం ఏమైన ఓకే మేము మీకు కాల్ చేసి ప్రాసెస్ అంతా చేస్తాము ఓకే ఓకే మ్యామ్ థ్యాంక్ యూ